మాకు చాలా పెద్ద తోట ఉంది ఆ తోటలో ఎన్నో పూల మొక్కలు పండ్లు ఇచ్చే చెట్టు కూడా ఉన్నాయి నాకు ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఆ తోటలో కొంత సమయాన్ని నేను గడుపుతూ ఉంటాను అప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది ఎందుకంటే అక్కడ ఉన్న అందమైన మొక్కల్ని వాటికి పూచే పూలని నేను చూసినప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా అవుతూ ఉంటుంది నా మానసిక స్థితి మీద కూడా చాలా మంచి ప్రభావం చూపుతుందని చెప్పాలి అలాగే నేను పెంచిన తోటలో ఉన్న పువ్వుల్ని నేను చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతా ఉంటది ఎందుకంటే నేను పడ్డ కష్టానికి తిరిగి ప్రతిఫలంగా అంత అందమైన పూలు అక్కడ కనబడినప్పటికీ మనకి హ్యాపీగా అనిపించడమే కాకుండా మన కష్టాన్ తగిన ఫలిత ఫలానికి మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మనకి ఇంకా ఇలా పెంచడం వల్ల మనకి ఫిజికల్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం వాటికి నీరు మన రోజు పెట్టడమే కాకుండా అలాగే దానికి ఎరువులు వేయడానికి మన కొంచెం శారీరక శ్రమ మనం పడతా ఉంటాం ఆ శారీరక శ్రమ మనం పడ్డం వల్ల ఆ శారీరక శ్రమ మన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా తోటలో పూలు లేదా మొక్కలు ఇలా పండ్లు ఇచ్చే చెట్లను మనం పెంచేటప్పుడు మనకి అది చాలా ఆహ్లాదకరంగా ఎంతో ఆరోగ్యకరంగా అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు